నమస్కారమండి నేను ఇలా పోలసీలు అవి అమ్ముతూ ఉంటానండి అదే ఎల్ఐసీ అంటారు కదండి తెలిసే ఉంటది మీకు పెద్ద కంపెనీ దాని తరుపున పోల్ లోన్ పాలసీలు అవి అమ్ముతూ ఉంటానండి మీ వీధిలో అందరూ తీసుకున్నారు మీరొకళ్ళే తీసుకోలేదు సరే అండి నమస్తే అంటే పోలసీ అంటే తెలుసా అండి మీకు పోలసీ అంటే మనం మన మన కోసం కాని మన పిల్లల కోసం కానీ డబ్బు దాచుకునే దాన్ని పోలసీ అంటారండి పాలిసీలనేవి చాలా రకాలు ఉన్నాయండి మనకి పర్సనల్ పాలిసీ పర్సనల్ లోన్ పోలసీ అంటాము ఇంకా పిల్లల కోసం దాస్తే పిల్లల కోసం దాచిన పోలసీ అని అంటామండి మీరు అంటే మీరు పోలసీ అనేది మనకి పదిహేను సంవత్సరాలు ఒకటుందండి ఇరవై సంవత్సరాలు ఉందండి మీకెంత మంది అండి ఇంట్లో మీరు అవునండి మీరు పర్స్ మీ మీరు తీసుకుంటే పర్సనల్ లోన్ పోలసీ అవుతుందండి అది కాకుండా మీ పిల్లల కోసం తీసుకుంటే అది వేరే పోలసీ అయితుందండి ఉప్పుడు మీరు పిల్లల కోసం తీసుకుందామనుకుంటున్నారా మీ కోసం తీసుకుందామనుకుంటున్నారా పిల్లల కోసమంటే ఉప్పుడు మీరు చెప్తానండి ఉప్పుడు మీరు పిల్లల కోసం తీసుకుంటే మీరు ఇప్పుడు నుండి మొదలెడితే ఒక పదిహేను సంవత్సరాలు అలా ఉంటుందండి పోలసీ అండి చెప్తానండి ఆ పదిహేను సంవత్సరాల్లో మీరు కట్టాల్సింది పదకొండు సంవత్సరాలే అండి మేము నాలుగు సంవత్సరాలు కాంప్లిమెంటరీ వేస్తాం టోటలు పదిహేను సంవత్సరాలు తాలుకు మీకు కడితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు వస్తుందండి అంటే మీరు పదకొండు సంవత్సరాలు కట్టినప్పటికి టైమ్కి కడితే పదిహేను సంవత్సరాలు కడితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు వస్తుందండి వడ్డీ అడిగారు కదండి మీరు ఇందాక వడ్డీ వచ్చేసరికి త్రీ పర్సెంట్ ఇస్తామండి మీరు కట్టిందానికి డబ్బులనేయి మీకు పదిహేను సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీకు ఒక మూడు నెల్లో ప్రోసెసింగ్ అయ్యి మీకు వస్తుందండి మీకేమన్నా చెప్పండి చెప్ సరే అండి నా ఫోన్ నంబర్ చెప్తున్నాను రాసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనమిది తొమ్మిది ఇదండి నా నంబరు మీకు కనిపిస్తానండి ఈ సైడే తిరుగుతూ ఉంటానండి చెప్తానండి ఇంకేమన్నా అడగాలా అండి సరే అండి అయితే ఉంటానండి సరే అండి అయితే ఉంటానండి